ఆంధ్రప్రదేశ్లో సరికొత్త సినిమాలు చూపించే ప్రధాన సినిమా థియేటర్ లేక మల్టీప్లెక్స్లు చాలా ఉన్నాయి వాటిలో కొన్ని మా ఏరియాలో పీవీఆర్ సినిమాస్ హైదరాబాద్ విజయవాడ తిరుపతి విశాఖపట్నం మరియు ఇతర నగరాలలో పది కంటే ఎక్కువ పీవీఆర్ సినిమాస్ ఉన్నాయి ఇ థియేటర్లలో త్రీ డీ ఫోర్ డీ ఐమాక్స్ వంటి వివిధ రకాల ప్రదర్శనలు అందుబాటులో ఉన్నాయి టికెట్ ధరలు సరసమైన ధరల నుండి అధిక ధరల వరకు ఉంటాయి ఐనాక్స్ సినిమాస్ హైదరాబాద్ విజయవాడ తిరుపతి విశాఖపట్నం మరియు ఇతర నగరాలలో ఐనాక్స్ సినిమాస్ ఉన్నాయి ఈ థియేటర్లలో త్రీ డీ ఫోర్ డీ ఐమాక్స్ వంటి వివిధ రకాల ప్రదర్శనలు అందుబాటులో ఉన్నాయి టికెట్ ధరలు సరసమైన ధరల నుండి అధిక ధరల వరకు ఉంటాయి మెగామార్ట్ సినిమాస్ హైదరాబాద్ విజయవాడ తిరుపతి విశాఖపట్నం ఇతర నగరాలలో మెగామార్ట్ సినిమాస్ ఉన్నాయి ఈ థియేటర్లలో త్రీ డీ ఫోర్ డీ ఐమాక్స్ వివిధ రకాల ప్రదర్శనలు అందుబాటులో ఉన్నాయి టిక్కెట్ ధరలు అసలు అధికంమైన